హాయ్ అండి ఇక్కడ ఏమి ఏమి ఏమి ఐస్ క్రీమ్స్ బాగుంటాయి ఐమీన్ స్పెషల్ ఏంటి

అవునా నాకు ఒక బట్టర్స్కాచు టూ వెన్నీల ఇవ్వండి మాది లోకల్ అండి అవునా ఓకే అండి ఓకే అండి యాక్చువల్గా నాకు పార్సెలు ఇక్కడ తినడానికి కూడా కావాలి కొంచం

మీరు ఈ షాప్ ఎప్పుడు పెట్టారు అవునా మరి మీకు సేల్స్ మంచిగా వస్తున్నాయా అండి ఏమన్న ఆఫర్స్ ఉంటాయా సమ్మర్లో కానీ ఇలా

ఓకే అండి నేను మా ఫ్రెండ్స్కి కానీ ఇంకా ఫ్యామిలీస్లో రిలేటివ్స్కి ఇంకా ఫంక్షన్స్కి ఏమన్న అయితే మీ షాప్ రిఫర్ చేస్తాను ఓకే అండి థాంక్స్ అండి

ఓకే ఫోన్పే చేస్తాను అండి ఓకే అండి చేస్ ఫోన్పే చేసిన అండి థాంక్స్